మునిరత్నం నాయుడు గారు మీ గురించి చెప్పండి నా పేరు మునిరత్నం నాయుడు మాది ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం అమరికండ్రి గ్రామం అమరికండ్రి గ్రామం ఒక చిన్న గ్రామం దానిలో పేదలు పేదలు ఎక్కువగా ఉండేవాళ్ళు ఏదో ఒకరు ఇద్దరు ధనవంతులు తప్పిస్తే మిగతా అంతా పేద కుటుంబాలే ఆ చిన్న గ్రామంలో ఉండేది మేము మా తల్లిదండ్రులు కూడా ఏదో ఒక మధ్యతరగతి ఆ మధ్యతరగతిలో ఏదో కొంత మిట్ట భూమి కొంత ఏదో కొంత మాకు ఏదో భోజనానికి సరిపోయేదిగా పల్ల భూమి పల్ల భూమి అంటే బావిల కింద ఆ బావిలో నీళ్లు ఏదో అపులు ముందు పూర్వకాలంలో కపులు కపులు ఎద్దులతో కపులు తోలుకొని కొంతలో కొంత ఏదో భూమి సాగు చేసుకొని అక్కడ పండిన పంటతో ఆ రోజుల్లో మొత్తం మీద ఈ వరి పైరు అనేదే లేకుండా ఉన్నింది ఒక రాగి సజ్జ ఇకపోతే అంతా సుని ధాన్యాలు అటువంటివి పండించుకొని ఏదో ఒకపూట పస్తు ఉండి రెండు పూట్ల ఏదో ఒక సంగటి అటువంటి దీంట్లో తిని మేము ఆ కాలంలో బ్రతికిన ఎందుకంటే మాకు ఉండేవి మిట్ట భూములు ఎక్కువ ఉండేవి ఆ మిట్ట భూములు అది వాన పైరు సంవత్సరానికి వాన పైరు మాత్రమే వర్షం పడితే పైరు లేదు అనుకుంటే వేసిన పైరు కూడా ఎండిపోయే పరిస్థితి వస్తుంది వర్షాకాలంలో వర్షాలు లేకుంటే అటువంటి పరిస్థితుల్లో మేము మా కుటుంబంలో ముగ్గురు ఇద్దరు అన్నదమ్ములం ఒక ఆడబిడ్డ నాకంటే చెల్లెలు చిన్నది నాకంటే పెద్దోడు మా అన్న ఒకడు మేము చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు మాకు మా ఇంట్లో జీవాలు జీవా జీవాలు పశువులు అవి ఉండేవి మా నాయన మొత్తం మీద ఈ పైరు వేసుకునేది ఎప్పుడూ సంవత్సరానికి ఒక పైరు కాబట్టి ఏదో పైరు చేసుకుంటూ ఆ జీవాలను తోలుకొని పోయి మేపుకొని వాటిలతో ఏదో కాలక్షేపం అట జరుపుకుంటా ఉంటాం ఇంక మాకు కొంచెం వయసు వచ్చింది మా అన్నకు కొంచెం వయసు వచ్చిన తర్వాత ఏదో కొంచెం చదువుకుంటా ఉండి ఇంకా మా నాయనకి తోడు లేదు చెప్పేసి అని మా అన్నని చదువు నిలిపేసి ఇక్కడ వ్యవసాయంలో మా నాయనతో కూడా సహాయంగా ఉండి వ్యవసాయం చేసే పరిస్థితిలో నేను చిన్నోడిని సరే ఏదో చిన్నోడిని పెద్దోడిని నిలిపేసినాము చిన్నోడిగా ఉండే వాడినైనా చదువుపిస్తాము అట్టని నన్ను ఏదో గౌరవంగా మొత్తం మీద చదివించాలని చెప్పేసి అనుకున్నారు కాకపోతే ఆ రోజుల్లో ఈ ఈ చదివి చదువులు అనేది కొంతవరకు చెప్పిచ్చి అయిపోయింది కాని ఏదైనా స్కూలుకి పోతే ఏదైనా పొరపాటుగా ఉన్నా గాని వాళ్ళు ఎక్కువగా దండించి భయపెట్టి వేసుకుంటా ఉండే పరిస్థితి ఆ రోజుల్లో తల్లితండ్రులతో పిల్లికాయలను ఒక పద్ధతిగా వాళ్ళు అయ్యవారుల ద్వారా పిల్ల కాయలను పద్ధతిగా చూడాలని చెప్పేసి ఆ రోజుల్లో తల్లిదండ్రులు భావిస్తూ ఉండేవాళ్ళు అటువంటి పరిస్థితుల్లో నేను చిన్నతనంలో ఇప్పుడు ఇక్కడ మా ఊర్లో ఇక్కడ స్కూల్ ఒకటి నుంచి ఐదు వరకు స్కూల్ ఉన్నింది ఆ రోజుల్లో ఇంక్ నేను ఇక్కడ చదువుకున్న తర్వాత మల్ల బయట బయట పుత్తూరులో చదువుకునే పరిస్థితికి వచ్చింది మా అన్న ఇక్కడ చదువుకొని పుత్తూరుకి పోయి చదువుకునే పరిస్థితిలో ఇంకా మా నాయన సహాయంగా ఆయన నిలుపుకోవాల్సి వచ్చింది నేను మామూలుగా అప్పుడు పుత్తూరులో హై స్కూల్లో పోయి చేరి ఎదో చదువుకుంటాను పోయినాం అడ చదువుకుంటా ఉండే దాంట్లో ఇంకా ఆ రోజుల్లో మామూలుగా ఈ ఇంగ్లీష్ అనేది కొంతవరకు నాకు కష్టం అనిపించేది నేను ఇక్కడ ఐదు వరకు చదువుకున్న గాని తెలుగులో శుభ్రంగా మేము చదవగలిగిన స్థితి ఉన్నా గాని ఆ రోజుల్లో అయ్యవార్లు మాకు ఇక్కడ స్కూల్లో ఈ ఏబిసిడిలు కానీ ఇంగ్లీష్ గురించి ఎక్కువగా మాకు చెప్పించేవాళ్ళు కాదు మేము సిక్స్త్ క్లాస్లో పోయి చేరిన తర్వాత ఏబిసిడిలు నేర్చుకునే దానికి పోయినాం అక్కడ ఇంకా అక్కడ టీచర్స్ మీరు ఇంకా నుంచి ఏబిసిడిలు అంటే అది ఇది కాదు అని మాకు కొంత వాళ్ళు దండించి కొంచెం భయం పెడితే అప్పట్లో మేము భయపడి కొంతవరకు స్కూలుకి పోకుండా అటు ఇటుగా ఇంట్లో పెద్దోళ్ళకి భయపడి ఏదో స్కూలుకి పోతున్నాం అని చెప్పేసి మేము పోవడం అక్కడ అయ్యవారులు ఏదో దండిస్తారు అయ్యవారులు ఏదో కొడతారు అని చెప్పేసి మేము స్కూలుకి పోకుండా బయట మేము అక్కడ ఇక్కడ వాళ్ళతో పాటు వీళ్ళతో పాటు తిరిగి ఆ రోజుల్లో నా చిన్న వయసులో కొంతవరకు నేను ఈ చదువు గురించి నేను భయపడి చదువుకి పోకుండా కొంచెం అల్లరి వ్యవహారంతో తిరుగుతూ ఉండిపోయాను అది కొంత మళ్ళీ నాకు అటు ఇటుగా చేసుకొని ఏదో నేను తిరిగి చదువుకునేంత వరకు చదువుకున్నాను ఆ ఇంగ్లీష్ అనేది నాకు సకరంగా రాక ఉండేదాంట్లో నాకు వయసు వచ్చే పరిస్థితికి వచ్చేకాడికి ఇంకా నేను చదువుకి పోను అని చెప్పేసి నేను నిలిచిపోయిన స్కూల్ నిలిచిపోయేసి కూడా ఇక్కడ ఇంకా మా మా నాయన పోతే అన్నతో కూడా నేను వ్యవసాయం కూడా చేసుకుంటూ ఇంకా ఆ రోజుల్లో మొత్తం ప్రతి ఒక్క ఇల్లు అంతా ఒక పూరి గుడిసెలు అంటే ఈ బిల్డింగ్ అనేది నూటికి నూటికి కనీసం ఒక రెండు మూడు ఇల్లు తప్పిస్తే మిగతా ఇల్లు నలభై ఇల్లు అనుకుంటే మా ఊర్లో ఉంటే నలభై ఇల్లు నలభై ఇళ్లల్లో ఒక రెండు ఇల్లులు పెద్ద బిల్డింగులు ఆ బిల్డింగులు అంటే సున్నంతో కట్టిన డాగులు అంటారు అప్పట్లో అవి కట్టుకున్నారు మేము కొంచెం ఇక్కడ మేము ఏదో ఒక ఆ జీవాలు పశువులు అవి ఉన్నాయి కదా అది నేను నేను పోయి వాటిని చూసుకుంటూ మా నాయన మా ఏదో మా అన్న కొంచెం వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఆ మెట్ట గట్ట అంతా తేన్పులు చూసుకొని దాని చదును పెట్టుకొని ఏదో మేము ఆ గుడి గుడిసె ఉండింది మేము పెద్దోళ్ళు అయ్యి మా చెల్లికి ఉద్యోగం వయసుకు వచ్చి పరిస్థితికి వచ్చేటప్పటికి ఇంకా మా ఆడబిడ్డలు మేం పెట్టిన అందరం కలుసుకొని ఈ చిన్న ఇంట్లో కాపురం చేసే దానికి కాదు అని చెప్పేసి ఏదో మా కాళ్ళ మీద మేము నిలుచుకొని ఏదో నాలుగు రూపాయలు అట్టా నెల చూసుకొని ఏదో సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకోని ఏదో మేము ఇల్లు ఇల్లు అనేది స్టార్ట్ చేసుకున్నాం అందరూ కలిసి కష్టపడుకొని ఏదో సొంతంగా ఒక బిల్డింగ్ ఇల్లు కట్టుకున్నాం ఇల్లు కట్టుకొని ఇంకా తర్వాత అంతా మొత్తం మిట్ట భూములు ఆ మిట్ట భూములు అంత సదును చేసుకొని సదును చేసుకొని ఇంకా అక్కడ బావి బావి తోవుకుంటే సదును చేసుకున్న దానికి రెండు పైరులు చేసుకోవచ్చు అని నీళ్లు ఉంటే అట్ట సంవత్సరంలో ఒక పైరు కదా మనం అక్కడ వాన పైరు చేసుకుంటా ఉన్నాము ఏదో మనం బావి తోవుకున్నాము అంటే ఉండగలిగిన దీంతో కొంతలోకొంతా మనం ఆ రెండు పైరులు పెట్టుకుంటే ఏదో మనం ఖర్చుపెట్టింది మనం ఇంతవరకు ఏదో పోగు చేసుకున్నది మనం ఏదో ఖర్చు పెట్టుకున్నది అది ఏదో ఇల్లు కట్టుకుందాము నేల అన్నట్టు తీసుకున్నాము దానికోసం ఉండేది పోయింది ఇంక ఉండేది ఆడబిడ్డ ఉంది ఆ ఆడబిడ్డకి మంచి చెడ్డ చేయాలన్నా పెట్టాలన్న మనకు ఏదో సంవత్సరంలో రెండు పైరులు ఉంటే ఏదో నాలుగు రూపాయలు మిగులుతుందని ఉద్దేశంతో మేము కష్టపడుకొని బావులు తోలుకుంటున్నాము అక్కడ బావి తోవే దాంట్లో ఇంకా ఇల్లు కట్టేటప్పుడు కూడా పెద్ద ఇల్లు కట్టుకున్న ఎందుకంటే ఇంకా మా అమ్మ నాయనలకి ఇంకా మనకు ఉండేది ఇద్దరు మగ పిల్లకాయలు ఒక ఆడబిడ్డ కదా ఇంకా ఇద్దరు మగ పిల్లకాయలకి రేపు వాళ్ళకి పెళ్లిళ్ళు అయ్యి వాళ్లు మంచి చెడ్డ చూసుకుంటే ఇల్లు అప్పట్లో మల్ల వీళ్ళు ఇల్లు కట్టుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి ఒకే పనిగా కొంచెం పెద్దదిగా కట్టుకున్నాం ఆ పెద్ద ఇల్లుగా కట్టుకోవడం అనేది నేను రెండు రెండు భాగాలుగా చేసుకుంటే బాగుంటుంది నాయనా అంటే ఆయన వినిపించుకోకుండా ఆయన కట్టాడు ఇంక పోతే అక్కడ బావి తోయికున్నాము ఆ బావి తవ్వుకునేది కూడా అది కొంచెం కొండ కింద కొండ కింద ఆ బావి తోవాల్సి వచ్చింది మిట్టలో ఉంటే మన కింద ఉండే భూములకంత మనం పైకి పుడ్సేది గాని పోతే ఇటువంటిదంత ఏది మనకు పై ఖర్చు అంతా ఏది ఉండదు అని చెప్పేసి మా నాన్న పైన పైన భూములు మిట్టపైన బావి తోవ్వుకున్నాం ఆ బావి బావిలో ఏదో వర్షాకాలంలో మాత్రం బావిలో నీళ్లు ఉండేవి ఇంక దాని తర్వాత మళ్ళీ ఎండలు వచ్చిన తర్వాత ఆ నీళ్లు నీళ్లు తగ్గిపోయినాయి ఉండేటి భూమి చేతిలో ఉన్నది పోయింది ఇంకా ఇక్కడ మేము ఇల్లు కట్టుకొని బావి అంతా మొత్తం దాన్ని రెడీ చేసుకున్న తర్వాత ఆ బావి ఎండిపోయింది ఇకపోతే మేము పెద్దోళ్ళు అయిన తర్వాత ఏదో ఖర్చు పెట్టి ఇల్లు చేతికి వచ్చిన తర్వాత బిడ్డ చేదురికి వచ్చిన తర్వాత ఈ బావికి ఎంత ఖర్చు పెట్టి నీళ్లు అనేది ఎండిపోయింది వానలు పడకుండా పోతే ఇల్లు పెద్ద ఇల్లు కాబట్టి కొద్దిగా దాని రెండుగా చేసుకోకుండా పోయినాము అది మాకు కొంచెం మనోవేదనకు వచ్చి మా అమ్మ మంచాన పడింది మంచాన పడి మా అమ్మ దాని తర్వాత ఇది నాకు బాగాలేదు అని చెప్పేసి అని ఆమెకి అనుమానం వచ్చి మా అన్నకు పెళ్లి చేసింది పెళ్లి చేసిన తర్వాత ఒక సంవత్సరం రెండు ఏళ్లలో మా అన్నకు బాగా లేకుండా వచ్చింది ఆమెకి పెద్ద కొడుక్కి ఎప్పుడైతే బాగా లేకుండా వచ్చిందో ఆమెకి మనోవేదనతో కొంతకాలం తర్వాత ఆమె నిండా నిండా మాట్లాడలేని స్థితికి వచ్చి ఇంకా ఆడబిడ్డ ఉందని చెప్పేసి అని ఆడబిడ్డకి పెళ్లి ఏదో ఉండేటప్పుడే ఆడబిడ్డకు పెళ్లి చేద్దాం అనేసి ఆడబిడ్డకి పెళ్లి చేసిన కరెక్ట్గా మరుసటి నాడు మరుసటి రోజునే ఆమె చనిపోయింది అంటే ఆమె చనిపోయిన తర్వాత మాకు సంతోషంగా ఉండే కుటుంబంలో కష్టాలు మొదలయినాయి ఆ కష్టాలు అనుభవించే పరిస్థితిలో ఇంకా ఎప్పుడైతే మామూలుగా కూడా ఉన్న ఆడ మనిషి తోడుగా ఉన్న ఆడ మనిషి ఒక కట్టుకున్న భార్య ఇల్లాలు ఎప్పుడైతే చనిపోయిందో మా నాయనకి కొంతవరకు మనోవేదనతో ఆయన ఒక మనోస్థిమితం లేకుండా పరిస్థితి వచ్చినాడు ఇకపోతే మా చెల్లికి పెళ్లి చేసినాము ఇంక నేను నేను పెళ్లి చేసుకోకుండా నేను ఒకడినే నిలిచిపోయి ఉన్నాను ఇంకా దాని తర్వాత ఇంకా మా నాయన పరిస్థితి అదే విధంగా వచ్చింది

నేను పెళ్లి చేసుకొని నాకు ఒక ఇల్లాలు నాకు ఒక భార్యగా వచ్చి ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్లు ఆ ఇంటికి వచ్చిన పెద్ద కోడలు అయితే ఏమి ఇంకా మా నేను కట్టుకున్న కోడలు అయితే ఒకరికొకరు ఐకమత్యంగా లేకుండా కొంచెం మనస్థిమితం లేకుండా అటువంటి పరిస్థితిలో ఉంటే మా నాయనతో మా నాన్నకు ఉద్యోగం వెళ్ళే విధంగా ఉండేది ఏదో ముందే పంచి ఇచ్చేసారంటే వాళ్ళ వాళ్ళ బతుకులు వాళ్లు బతుకుకుంటారు అట్ట అని చెప్పేసి ఏదో చేసుకునేసి మేము ఏదో ఉండగలిగిన ఇల్లు పంచుకొని నా వాటా నేను పంచుకొని నా బతుకు ఏదో బతుకుకుంట ఉన్నాను